హలో ఇది జొమాటో డెలివరీ బాయ్ యేనా మాట్లాడేది నేను అయితే మరి ఆర్డర్ అయితే ప్లేస్ చేసిన ఆర్డర్ అయితే నేనైతే ఆ ఎయిట్కి ఆర్డర్ అయితే చేసిన అండ్ ఎయిట్ ఎయిట్కి ఆర్డర్ చేస్తే ఎయిట్ థర్టీ వరకు ఆర్డర్ అయితే డెలివరీ అందిస్తారని చూపెట్టారు అక్కడ ఇప్పుడు అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇంకా అయితే ఆర్డర్ అయితే నాకు రాలేదు మరి ఎందుకు ఇంత టైం అయితే తీసుకుంటుంది అయిన ఇంకా ఏమైనా ఇంకా టైం ఎక్స్ట్రా పడుతుందా ఇంకా ఏమైనా ఇబ్బందా లేకపోతే ప్యాకింగ్ ఇష్యూ అయ్యిందా లేకపోతే ప్రొడక్ట్ డామేజ్ అయ్యిందా నాకు ఏమైనా ఉంటే కొంచెం తొందర తెలియజేయండి లేకపోతే నేను ఇంకో ఆర్డర్ ఈ ఆర్డర్ కాన్సల్ చేసి చేసుకుందాం చేసుకుందాం అని అనుకుంటున్నా మరి నాకు ఏది ఉన్నాకానీ తొందరగా కొంచెం ఫీడ్బ్యాక్ లాగ ఏదన్నా రిప్లై ఇస్తే నేను మీకు రీడింగ్ రేటింగ్ ఇచ్ఛేసి ఇంకొక ఆర్డర్ అయితే ఆర్డర్ చేసుకుంటా ఇంకా లేట్ అయితే అని చెప్తే నాకు ఏదో ఒకటి కొంచెం క్లారిటీగా ప్రోడక్ట్ గురించి జరా నాకైతే రెస్పాన్స్ ఇవ్వండి లేదంటే నేను ఇంకొకటి ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఆర్డర్ చేసినదాన్ని అయితే క్యాన్సల్ చేస్తా ఏదో ఒకటి అయితే నాకు కొంచెం త్వరగా చెప్ చెప్పండి